మా ప్రాంతంలో విద్యార్ధులు తమ స్కూల్ కాలేజెస్ అన్నీ చాలా పెద్ద పెద్దవి ఇంకా అప్పటి లాగా మా లాగా లేకుండా మంచి మంచి కాలేజస్లో స్కూళ్ళలో చేరుకున్నారు మొట్టమొదటిగా స్కూల్స్ అయిపోయినాయి ఇంకా మా చెల్లీ స్కూల్ అయిపోయింది కాలేజ్లో జాయిన్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్లో మంచి కాలేజ్ చూసి అక్కడ జాయిన్ చేసాము అందులో ఆమెకి ఎస్ఎస్సీలో మంచి ర్యాంక్ రావటం వల్ల తనని మంచి కాలేజీలో చేర్పించాలి అని ఒక ఆలోచన మాకు ఇంకా మా తల్లిదండ్రులకు కూడా ఆమె బాగా చదువుతుంది అనే ఒక హోప్ ఉండేది అందుకోసమని మంచి కాలేజస్ని అందరినీ అడిగి మా చుట్టాలని ఇంకా ఎంతో మందిని అడిగి వాళ్ళ సార్ వాళ్ళ టీచర్ వాళ్ళని అందరినీ అడిగి తెలుసుకొని మంచి కాలేజీలో చేర్పించాము తనూ అంటే ముందు ఏ గ్రూప్ తీసుకుంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఎంత సాలరీ వస్తుంది అని చెప్పేసి ముందే అన్ని ఆలోచించుకొని తను అందులో జాయిన్ అయ్యింది ఇంకా నేను తనకి ఇచ్చిన ఒక ఆలోచన ఏంటంటే నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పేసి అన్నాను ఇంకా తను ఎక్కువగా డ్రాయింగ్స్ ఇంకా బొమ్మలు అన్నీ చాలా నీట్గా వేస్తుంది తనకు ఇంకా ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి అంటే చాలా ఇంట్రస్ట్ ఎక్కువన్నమాట అందుకోసమనే తన కోరికను నెరవేర్చాలని చెప్పేసి మా తల్లిదండ్రులు తనని మంచి కాలేజీలో జాయిన్ చేసాము తను ఇంటర్ అయిపోయింది ఇంటర్లో మంచి స్కోర్ తెచ్చింది ఇంకా ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది బట్ ఎక్కువగా ర్యాంక్ రావడం వల్ల తనకి ఇష్టంలేదు అదే అని చెప్పేసి నీట్ లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది తనకి ఇంట్రస్ట్ ఉందని చెప్పేసి ఎంబీబీఎస్లో వన్ ఇయర్ లాంగ్టర్మ్ ఇచ్చి తనని జాయిన్ చేసాము ఇక్కడ కోదాడ రోడ్డులో తనని మంచి కాలేజ్ ఎక్స్పర్ట్ నీట్ కాలేజీలో జాయిన్ చేసాము అందులో తను వన్ ఇయర్ లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంది లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్న తరువాత వన్ ఇయర్ తను చాలా బాగా చదివింది కష్టపడింది బట్ తనకి రాలేదు సరేలే ఫస్ట్ టైం రాలేదు అని చెప్పేసి మళ్ళీ జా మళ్ళీ తనకి కోచింగ్ ఇప్పించాము ఇప్పిస్తే తరువాత లాంగ్టర్మ్లో మంచి త్రీ థౌజండ్ బిలో తనకి ర్యాంక్ వచ్చింది ఎంబీబీఎస్లో ఇప్పుడు తనకి వరంగల్లో మంచి కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనేది తనకి వచ్చింది తన కోరిక తను నిరూపించుకోవాలి అని చెప్పేసి తనకి నచ్చినట్లే మేము తనకి సజేషన్స్ ఇస్తూ మంచిగా నేర్పించాము ఇంకా ఇప్పుడు తను మంచిగా కాలేజ్ ఫ్రెండ్స్తో ఇంకా అందరితో చాలా మంచిగా ఉంది ఇంకా కాకపోతే మా పేరెంట్స్కి తను దూరంగా ఉంది ఎంబీబీఎస్ తను వరంగల్ కాలేజ్లో తనకు నచ్చినట్లు తనూ ఇష్టంతోటి ఆ కోర్సుని తీసుకుంది